సహజన వనరులు కార్యక్రపాలకు ఉపయోగించగల మన ప్రాంతంలో సహజన వనరులు ఏవంటే ముందుగా సహజ వనరులు అంటే అర్ధమేదో తెలుసుకోవాలి సహజ భూమి లేక ముడి సరుకుల ముడి పదార్థాలను సూచించబడిన ఈ వాతావరణం మానవ ప్రభావం దీని ప్రదేశాలు సహజంగా ఏర్పడతాయి సహజ వాతావరణకు ప్రకృతి పరిసరాలు ప్రాంతులు వాటి జీవన వైవిధ్యాన్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు ఈ సహజ వనరులను ప్రకృతికి వనరులు అని కూడా అంటారు ఉదాహరణ భూమి నీరు మచ్చ సంపద అడవులు ఖనిజాలు వాతావరం వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో ఒక భాగం ఇలా మనం లభించే గాలి నీరు అడవులు బొగ్గు పెట్రోలియం సహజవాయువులు వంటి మొదలైన ఇంధనాలు కూడా సహజ వనరులే అయితే భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరితపైన కానీ పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాం ఈ అపరిమితమైన సహజ వనరులు దుర్వినియోగాన్ని నివారించడానికి సమయమే యాజమాన్య విధానాలు అవసరం దీనివలన సహజ వనరులు సక్రమ పంపిణీ జరిగే ప్రజలు జీవన విధానాలలో అభివృద్ధి జరుగుతుంది భారత దేశంలో సహజ వనరులు ఇప్పుడు ఇప్పుడు సహజ వనరులు అనేవి ఏమిటో మనకు తెలుసు కాలి కలిసి సంచరిద్దాం భారతదేశం సహజ వనరుతో సమృద్ధిగా ఉన్న భారతదేశంలో సహజ వనరులు చాలా గొప్పది ఎందుకంటే మన దేశం చాలా విశాలమైనది మరియు అనేక రకాలమైన భూములు మరియు దృశ్యాలను మనం అనేక రకమలమైన భూములను అన్నిటిని అన్నిట్లలో మన చాలా గొప్పది ఎందుకంటే మన దేశం చాలా విశాలమైనది మరియు దృశ్యాలను కలిగి ఉంది ఇప్పుడు భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సహజ వనరులు మరియు అవి ఏ దేశంలో ఎక్కడ దొరుకుతాయి మనం వర్ణిస్తున్నాం మనం నిలువల్ కోడ్ బెట్ మిథైన్ వంటివి అస్సాం మరియు గుజరాత్ మరోసారి దేశంలో సహజవాయువు యొక్క ప్రధాన నివారణ కలిగి ఉన్న రెండు రాష్ట్రాలు లోహ ఖనిజాలు లోహ ఖనిజంలో ఇనుము రాగి అల్యూమినిష్యం బంగారు వెండి బాక్సైట్ మ్యాంగనీస్ జింక్ మరియు ఇంతలో ఉన్నాయే ఉన్నాయి ఈ లోహాలు పంపిణీ అలాగే వాటి ఉత్పత్తి మరియు సోర్సింగ్ వాటి బెస్ట్ బెల్ట్లు ఎక్కడ ఉన్నాయో దాన్ని ఆధారపడి దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది ప్రైవేట్ కంపెనీలు అలాగే ప్రభుత్వ సంస్థలు కూడా ఉత్పత్తిని చేపట్టాయి లోహ ఖనిజాలు ఉత్పత్తి ఉత్పత్తిని చేపట్టాయి భారత అనువనరులు శాఖ యురేనియం మరియు థోరియుమ్ వనరుల నుండి అను శక్తిని అభివృద్ధి చేయడంపై కృషి చేస్తుంది అను శక్తి చాలా ముఖ్యమైనది సహజ వనరులు ఎందుకంటే కొంచెం అను శక్తి కూడా పెద్దశక్తిని కూడా పెద్దశక్తి మరియు సహజ వనరులను ఎందుకంటే కొంచెం అను శక్తి కూడా పెద్దశక్తిని పెంచుతుంది అను శక్తిని సహజ వనరులుగా అభివృద్ధి చేయడం భారతదేశం యొక్క చాలా ముఖ్యమైన ఆర్థిక వనంలో ఒకటిగా జత జత చేస్తుంది అను శక్తిని సహజ వనరులుగా భారతదేశం యొక్క చాలా ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలో వనరుల్లో ఒకటిగా జత చేస్తుంది మరియు సహజ వనరులు ఇప్పుడు సహజ వనరులు ఏంటో మనందరికీ తెలుసు భారతదేశంలో సహజ వనరులు సమృద్ధిగా ఉంది భారతదేశం సహజ వనరుల చాలా ఉత్పత్తిని ఎందుకంటే మన దేశం చాలా విశాలమైనది మరియు అనేక రకమునుమైన రకాలమైన భూములు మరియు దృశ్యాలను కలిగి ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో అత్యంత ముఖ్యమైనది మరియు అసహజ వనరులను మరియు అవి దేశంలో ఎక్కడ దొరుకుతున్నాయి మనం వర్ణించవచ్చు మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ఒకటి బొగ్గు నిలువలలో ఒకటి బొగ్గు నిలువలలో ఒకటి ఉంది దాన్ని నాలుగో స్థానంలో ఉంది అవరోహణ క్రమంలో రాష్ట్రాలు రాష్ట్రాలతో పోల్పడి మన సహజ రావు సహజ వనరులు భూములకు ముడిపడి ముడి సరుకులకు ముడి పదార్థాలుకు సూచించబడినవి ఈ వాతావరణంలో మానవకు మానవునికి ప్రభావం లేని ప్రదేశాలు సహజంగా ఏర్పడతాయి సహజ వాతావరణకు ప్రకృతి పరిసపదంతలు వాటి జీవన విధానం బట్టి సహజ వనరులు వర్ణించచ్చు ఈ సహజ వనరుల ప్రకృతి వనరులను మనం కూడా అంటాం ఉదాహరణకు మనకు బీము భూమి నీరు మచ్చ సంపద అడవులు ఖనిజాలు వాతావరణం వర్షపాతం ఇవన్నీ ప్రభుత్వం భాగమే ఈడ మనకు లభించే గాలి నీరు అడవులు బొగ్గు పెట్రోలియం సహజవాయువులు ఇలాంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే అయితే భూమిపై లభించి ఈ వనరులన్నీ చాలావరకు ఫలితమైనవి కానీ పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటికి అపరిమితంగా మనం వాడుతున్నాం ఈ పరిమితమైన సహజ వనరుల్లో దుర్వినియానికి నివారించడానికి మనం సరైన యాజమాన్య విధానాలు అవసరం దీని వలన సహజ వనరులు సంకనాన్ని పంపిణీ జరిగి ప్రజల జీవన వైద వై విధానాలు అభివృద్ధిని మనం జరుగుతుంది భారత దేశంలో సహజ వనరులు సహజవనులు ఏంటో మనకు తెలుసు కానీ భారతదేశంలో సహజ వనరులు సమృద్ధి సమృద్ధిగా ఉన్నాయా భారత దేశంలో సహజ వనరులు చాలా గొప్పది ఎందుకంటే మన దేశం చాలా విశాలమైనది మరియు అనేక రకాలమైన భూములు మరియు దృశ్యాలను కలిగి ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో అత్యంత ముఖ్యమైన సహజ వనరులు మరియు అవి దేశంలో ఎక్కడ దొరుకుతాయని మనం వివరిస్తున్నాం మనకు కోల్ ఇండియా మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలో ఒకటి ఉంది అది నాలుగో స్థానంలో ఉంది రాష్ట్రంలో మన భారతదేశంలో కోల్ ఇండియా అనేది ఒక సహజ వనరుల వనరులు దాని ద్వారా మనకు కోల్ ఇండియా తోటే మనకు వ్యాపారం అనేది మొత్తం భారతదేశంలో జరగబడుతుంది ఇది ఒక మన సహజ వనరులు అని చెప్పగలచ్చు మరియు నిల్వలో కోల్ బైట్ మిథైన్ వంటివి అస్సాం మరియు గుజరాత్ మరోసారి దేశంలో సహజ వాయువు యొక్క ప్రధాన నిలువను కలిగి ఉన్న రెండు రాష్ట్రాల లోహ ఖనిజాలు లోహ ఖనిజాలు ఇనుము రాగి అగుమిగిషియం బంగారం వెండి బాక్సైట్ మ్యాంగనీస్ జింక్ మరియు ఇతరులు ఉన్నాయి ఈ లోహాలు పంపకాలు వాటి ఉత్పత్తులు మరియు వాటి ఎక్కడ ఉన్నాయో దీనిపై ఆధారపడి దేశవ్యాప్తంగా విస్తరించింది ఉంది ప్రైవేట్ కంపెనీలో అలాగే ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి చేపట్టాయి లోహ ఖనిజాలు ఉత్పత్తి చేపట్టాయి భారత అనువన అనువా అనువనాలు శాఖ యురేనియం మరియు థరోనీయం వనరులు నుండి అను శక్తిని అభివృద్ధి చేయడంపై కృషి చేస్తుంది అను శక్తి చాలా ముఖ్యమైనది మరియు సహజ వనరులకు ఎందుకంటే కొంచెం అనుసక్తి కూడా పెద్ద శక్తిని పెంచుతుంది అను శక్తిని సహజ వనరుగా అభివృద్ధి చేయడం భారతదేశము యొక్క చాలా ముఖ్యమైన ఆర్థిక వనరులుగా ఒకటిగా సభ్యత చేసింది అను శక్తి సహజ వనరుగా భారతదేశం యొక్క చాలా ముఖ్యమైన ఆర్థికంలో ఒకటిగా జత చేస్తుంది ఇలాగ వ్యాపార కార్యక్రమాలలో ఉపయోగించిన సహజ వనరులను మన దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని మరియు ఇది వ్యాపారంలో చాలా ఉపయోగపడతాయి వ్యాపారాన్ని పెంపొందిస్తుంది దేశంలో సహజ వనరులతో వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పగలుగుతాం